వినాయక స్టేషనరీ అండి ఎవరు ఓకే అండి మా దగ్గర అన్ని టైప్స్ ఆఫ్ బుక్స్ దొరుకుతాయి

ఉన్నాయి అన్నీ దొరుకుతాయి అండి మా కాడ టెక్స్ట్ బుక్సు వర్క్ బుక్సు రికార్డ్సు నోట్ బుక్సు ప్రతి టైప్ ఉంటుంది ఎన్ని కావాలండి రికార్డ్సు సిక్స్ ఓకే అండి అంతేనా ఎన్నిపేజెస్ ఉండాలి సిక్స్ రికార్డ్స్లలో అంటే థర్టీ ఉంటుంది ఫిఫ్టీ ఉంటుంది ఇది ఓకే అండి పెద్ద రికార్డ్ అన్నమాట

పెన్స్ అండి పెన్స్ అంటే ఫైవ్ రూపీస్వి ఉన్నాయి టెన్ రూపీస్వి ఉంటాయి మార్కర్లు ఉన్నాయి

ఉన్నాయి ఉన్నాయి ఛార్ట్స్కా ఒకటి సెవన్ రూపీస్ అండి

అవునండి కంబాక్సెస్ కూడా ఉన్నాయండి ప్లాస్టిక్వి ఉన్నాయి లేకపోతే స్టీల్వి ఉన్నాయి రెండు ఉన్నాయి ఇప్పుడు స్టీల్ దాంట్లో మన మ్యాథ్స్లో డయాగ్రామ్స్ వేసుకోవడానికి అవి కూడా ఉంటాయి డివైడరు కంపాసు స్కేలు యా అలాంటివి డైరీస్ లేవండి మీరు ఎన్ని కావాలో చెప్తే మేము ఆర్డర్ ఇస్తాం అండి ఓకే ఓకే సార్ వర్క్ బుక్స్ ఉన్నాయి ఇక్కడ మీకు కావాలంటే ఇంక టెక్స్ట్ బుక్స్ కూడా ఉన్నాయి సార్ ప్రతి క్లాస్ది ఫిఫ్త్ టెన్త్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి ఎవరికన్నా పిల్లలకి కావాలంటే చెప్పండి అంటే ఇక్కడ మా దగ్గర ఆఫర్ ఉంది సార్ అయితే సెవెంటీ పర్సెంటు ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ ఉంటే సెవెంటీ రూపీస్ ఆఫ్ అండి థర్టీ రూపీస్ ఇస్తాం అలా

ఓకే సార్